నాకు అన్నింటికన్నా వండటానికి ఇష్టమైనది ఉత్తర భారతదేశ కూరలన్నమాట ఏదైనా వంకాయ కానీ బంగాళదుంప కానీ రాజ్మా కానీ ఏమైనా కూడా ఉత్తర భారతంలో చేసే విధంగా ఆ పద్ధతులతో కూర వండామంటే కనుక చక్కగా అన్నంలోనూ బాగుంటుంది చపాతీలోనూ బాగుంటుంది ఇలా రెండు విధాలుగా ఉపయోగపడేందుకు బాగుంటుంది పైగా అందులో మనకి తోచినట్టుగా చక్కగా ఒక విశిదంగా అన్ని పదార్థాలు చక్కగా ఆలోచించుకుని వేసాం అనుకోండి చూడ్డానికి అందంగా ఉంటుంది తినడానికి కూడా బాగుంటుంది మా పిల్లలు కూడా ఈ రకమైన పదార్థాలు చేశామనుకోండి ఎంతో ఇష్టంగా తింటారు అందుకనే ఎక్కువగా నేను వంకాయతో కానీ బంగాళాదుంపతో కానీ రాజ్మాతో కానీ ఈ ఒక అలాగే పెద్ద కాబూలీ సెనగలతో కూడా కూడా నాకు ఇష్టమైన ఈ నార్త్ ఇండియన్ అలాగే ఉత్తర భారతదేశ కూరలు వండుతానన్నమాట అదే నాకు ఇష్టమైన వంటకం